హలో డిలైట్ రెస్టారెంటా అండి

హలో డిలైట్ రెస్టారెంటా అండి అవునండి మాకు ఫుడ్ ఫుడ్ కావాలండి ఆర్డర్ పెడుతున్నాము ఏమున్నాయి మీ దగ్గరా చికెను మటను ఫ్రాన్సు ఆ చికెన్ బిర్యానీ రండు ప్లేట్లండి మటన్ బిర్యానీ ఒకటి వెజ్ వెజ్ ఏమున్నాయండి వెజ్ వెజ్లో వెజ్ మంచూరియా ఒకటి పాలక్ పన్నీర్ ఒకటి చపాతీలు నా చపాతీలు గా పుల్కాలు ఫుల్కాలు చెప్పండి ఒక ఇరవై ఫుల్కాలు ఇంకేమునాయి ఇంకేమున్నాయండి వద్దులేండి ఇంతరకు చాల్లేండి

ఎన్నింటికి ఎ ఎన్ని గంటలకు పడుతుందండి ఆర్డరు నలభై నిమిషాలా ఒక నలభై నిమిషాలంటే ఎక్కువండి అరగంటలోపు పంపగలరా

అర గంటలోపు పంపుతారా సరేనండి డబ్బులు ఎంత అండి ఎమౌంట్ చెప్పండి ఒకసారి దాని గురించి ఓకేనండి ఇప్పుడే నేను ఫోన్పే చేస్తాను మీకు ఆర్డర్ తీసుకో అదే అడ్రస్ చెప్తాను చూడండి మీకొకసారి హలో అడ్రస్ రాసుకోండి శాంతీనగర్ నెహరూ బొమ్మ దగ్గర డోర్ నెంబర్ వన్ డాష్ ట్వంటీ నైన్ హలో డ్యాష్ ట్వంటీ నైన్ మాచర్ల

రాసుకున్నారా ఓకేనండి తొందరగా బాగా మంచిగా చేసీ పంపండి ఆర్డరు

కొంచెం మంచిగా చేసి పంపించండి అర్జెంట్గా పంపించండి అరగంటలోపు తొందరగా

ఓకేనండి అలాగే ఓకే